కరెంట్ చాలా ఎక్కువ శాతం తీసేయడం వల్ల ఇంటిదగ్గర చాలా ఇబ్బందిగా ఉంటుంది చిన్నపిల్లలు ఈ గాలి లేకపోవడం వల్ల ఫ్యాన్లు తిరగక లేకపోవడం వల్ల చాలా ఏ ఎక్కువగా ఏడుస్తూ ఉంటున్నారు ఈ ఎండవేడి ఎక్కువ అవ్వడంతో ఎండ ప్రభావం వల్ల గాలివెయ్యక ఈ చెమటకి పిల్లలు చాలా చిరాకు పడుతున్నారు ఇంట్లో ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు కూడా అలాగే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఈ ఎండ వేడి చాలా ఎక్కువ అవ్వడంతో కరెంటు అస్త్ అస్తమానం తియ్యడం వలన ఎంతో ఇబ్బంది పడతున్నారు అలాగే వాటర్ ప్రాబ్లం కూడా వస్తుంది కరెంటు ఉంటేనే వాటర్ వస్తుంటుంది వాటర్ కూడా లేకపోవడం వల్ల కరెంటు తీసేయడం వల్ల మోటర్ ఆఫ్ చేస్తారు వాటర్ రాదు దానివల్ల వాటర్ కూడా సా వాటర్ సరఫరా కూడా అందడం లేదు అలాగే కరెంటు ఎక్కువ శాతం తీసేయడం వల్ల చాలా చాలా ఎన్నో ఇబ్బందులు ఉంటున్నాయి గాలి లేకపోవడం వల్ల ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు ఎంతో చిరాకు పడుతూ అసలు తిండి మీద తిండి తినడం అనిపించకపోవడం ఎంతో ఇబ్బందిగా ఉండడం పిల్లలకి ఎంతో చిరాకు రావడం ఎక్కువ ఏడుపు ఏడవడం అలాగే చాలా ఒంట్లో అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా ఎంతో సఫర్ అవుతున్నారు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది ఎవరి దగ్గర ఇన్వెటర్ కూడా లేకపోవడం వల్ల ఎంతో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కరెంట్ అనేది అస్తమానం తీయడం వల్ల చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే ఏ పిల్లలతో పిల్లలకి ఎంతో చాలా ఇబ్బందిగా ఉండడం వలన పిల్లలని చూసుకునే పెద్దవాళ్ళకు కూడా ఎంతో చిరాకుగా ఉంటుంది కరెంట్ తీయడం వలన ఇంట్లో వాళ్ళకి టైంపాస్ కూడా అవడం లేదు టీవీ ఉంటే టీవీతో అందరూ గడిపే వారు టీవీ లేకపోవడం వల్ల ఎంతో ఇబ్బందిగా ఉంటుంది ఏవైనా మిక్సీలో ఆడుకునే అప్పట్లో అంటే చేతితో మిక్సీ గ్రైండర్ చేసుకునేవారు కానీ ఇప్పుడు కరెంటు ఎక్కువగా ఉండడం వల్ల అందరూ మిక్సీలోనే ఆడుతున్నారు అందుచేత మిక్సీ అనేది ఈ కూడా ఇబ్బందిగా ఉంటుంది కరెంట్ లేకపోవడం వల్ల ఎంతో ఇబ్బందిగా ఉంటుంది